కళాకారులు అంటేప్రాధాన్యత ఇవ్వలేదు అంటే ముఖ్య ధర్మం ఇప్పుడన్ని కూడా మనకి అప్డేట్ వచ్చేసినయి ఓల్డ్ వర్షన్ల్లో అంటే అవేమి నచ్చట్లేదు ఎవరికి కూడా అందరికి ఫోన్లుంటున్నాయ్ ఇంట్లోకి ప్రతి ఒక్కరికీ టీవీలు ఉంటున్నాయి ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి ఇంకా అన్ని సదుపాయాలు సోఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి కళాకారాలు అంటే మనం చూసి పాతకాలం నాటి రోజుల్లా అయితే లేదు కాబట్టి అదేలా ఉంటుంది అంటే మనం చూసినా మనకి చూడాలనిపీకపోవడం ఒక్కప్పుడైతే అందరు సినిమా ఏది స్టార్ట్ అయితే చాలు చూసేద్దాం వెళ్ళాలి వెళ్ళాలి అనిపించేది ఏ కళాకారులు అయిన సరే ముందు రోజు నుంచి డప్పు కొట్టి అలా చేసేవారు అదంతా ఒక ఆనందం కాని ఇప్పుడు అలా లేదు దేనికది రోజులు అయ్యిపోయినాయి కాబట్టి అది ఎలా ఉంది అంటే వాళ్ళు చేసిన చూసేంత వారు లేరు ఈ రోజుల్లో అన్ని అమౌంట్తో ముడి పడి ఉన్నాయి దేనికది ఏర్పడినాయి కాబట్టి ఇంతకు ముందుకన్నా ఇప్పుడు అందరు మారారు జనాలు కళాకారులనైతే అసలే నాకు తెలిసి ఏమి అవకాశాలు లేవు దీనికి ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ యావద్ భారత్ అంతా కూడా మారడం వల్ల నేననుకుంటున్నాను